మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా ఆటల మీద శ్రద్ధ పెట్టాలి ఆటలు ఆడించిన దానివల్ల ఒక గంట రెండు గంటలు వాళ్ళు రోజు ఆడుకున్న దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఆరోగ్యం కోరుకుంటారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఆడుకునే దానికి ఒక గంట వాళ్ళకి కేటాయించాల్సి ఉంటుంది చదువులే కాకుండా ఆటలు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు గ్రౌండ్కి మైదానానికి పంపించి పిల్లలని ఒక గంట ఆడించుకొని తీసుకురావాలి చిన్నపిల్లలు అప్పుడు నుంచి అలా అలా అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఒక క్రమశిక్షణగా ఆటలు కూడా ఆడుకుంటారు వాళ్ళు అప్పుడు వాళ్ళకి మానసికంగా చదువుకోవడానికి కానీ శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి కాని వాళ్ళకి బాగుంటుంది అప్పుడు వాళ్ళు కరెక్ట్గా బడికి వెళ్ళగలుగుతారు పాఠాలు చదవగలుగుతారు టీచర్ చెప్పిన పాఠాలని వాళ్ళు విని శ్రద్ధగా వాళ్ళు చదవు మీద కూడా శ్రద్ధ పెట్టగలుగుతారు ముఖ్యంగా ఆటలు ఆడిన దానివల్లే వాళ్ళు మానసికంగా పిల్లలకి ఆడుకునే దాని వల్ల సంతోషం కలుగుతుంది వాళ్ళకి ఏ ఏ ఆట ఇష్టమో ఆ ఆటని గుర్తించి తల్లిదండ్రులు శ్రద్ధగా వాళ్ళని ఆ ఆటని నేర్పించవలసి ఉంటుంది అప్పుడు వాళ్ళకి మానసిక ఆనందం శారీరిక ఆనందం ఉంటుంది దానివల్ల వాళ్ళు జీవితంలో ఎ ఎత్తుపల్లాలు ఎగుడు దిగుడులు ఒడుదుడుగులు వచ్చిన అప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి వాళ్ళకి తెలుస్తుంది ముఖ్యంగా వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒకరు ఇప్పుడు ఫోన్లు ఇచ్చి ఫోన్ల ద్వారా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఫోన్లు చూసుకుంటు ఫోన్లో ఆడుకుంటు ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటు ఉంటారు ఆ గేమ్స్ వల్ల ఉపయోగం ఉండదు తల్లిదండ్రులు అర్థం చేసుకొని పిల్లలు ఆడుకుంటే వాళ్ళకి సంతోషం ఆరోగ్యం ఉంటుంది వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటారు పెద్ద వాళ్ళు కూడా ఆ ఇప్పుడు ఆ ఆటలు మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఆడుకున్న దానివల్ల ఉదాహరణకి ఈత నడక ఒక గంట నడవడం ఈత ఈత కొట్టడం ఇలాంటివి పిల్లలు పెద్దలు అందరు చేయటం వలన ఆరోగ్యం ఉంటుంది పెద్దవాళ్ళు చేస్తు ఉంటే పిల్లలు కూడా చేస్తారు పెద్దవాళ్ళకు అలవాటు ఉంటే పిల్లలు కూడా అలవాటు చేస్తారు వాళ్ళకు అలవాటు లేకపోయినా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆ అలవాటు చేయాలి మైదానానికి వెళ్ళి ఆడుకునే విధంగా చూడాలి అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు వాళ్ళ జీవితంలో ఎదుగుదల వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది వాళ్ళు మానసికంగా బాగా ఉంటే వాళ్ళు జీవితంలో ఏ లక్ష్యానైనా పెట్టుకుని వాళ్ళు సాధించగలుగుతారు వాళ్ళకి ఆ పిల్లలకి ఆటలు చాలా ముఖ్యము పిల్లలు బాగా ఆడుకునేటట్టు ఉండే స్కూల్లో బడిలోనే పిల్లలని చేర్పించాలి మైదానం లేకుండా ఉన్న స్కూల్స్లో చేర్పించకూడదు అలా చేర్పించిన కానీ వాళ్ళ ఆడుకునే దానికి వాళ్ళు ఆ టైమ్ని కోల్పోతారు ఒక గంట ఆడుకున్న దానివల్ల వాళ్ళు ఒక రెండు గంటలు మనసు పెట్టి చదవుకోగలగుతారు అలాగ పిల్లలకి ఆటలను చాలా చాలా జీవితంలో ముఖ్యము వాళ్ళ ఆరోగ్యము వాళ్ళు బాగుండాలి అన్నప్పుడు వాళ్ళ జీవితంలో మెరుగుపడటానికి వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆటలు చాలా ఉపయోగపడతాయి